మా ప్రాంతంలో ఏడాది పొడవునా విభిన్న వాతావరణాల్లో పండించే పంటలు ఏమిటంటే ధాన్యాన్ని గోధుమలని బాగా పండిస్తారు వివిధ రకాలైన పంటలను పండిస్తారు మా ప్రాంతంలో అలాగే వాతావరణం అనుకూలంగా ఉండడం అంటే ఆ ధాన్యానికి వర్షాకాలం ఉంటే అనుకూలంగా ఉంటుంది కొంచెం ధాన్యం పండుతుంది ఏడాదికి రెండుసార్లు ధాన్యాన్ని పండిస్తూ ఉంటారు అలాగే గోధుమలని కుడా అదేవిధంగా పండిస్తారు అన్నమాట